గుడ్ మార్నింగ్ సార్ అడ్మిషన్ కోసం వచ్చాను పేరు రాజ్ కుమార్ నేను ఐటి కాలేజీ సార్ ఐటి జూనియర్ కాలేజీ తణుకులో అంటే బస్ సార్ బస్ ఫెసిలిటీ ఉంది సార్ కాలేజ్కి ఇంటర్లో ఎమ్పిసి చదివాను సార్ బిటెక్ సార్ ఆ ఇంజనీరింగే సార్ అంటే సిఎస్ఈ అనుకుంటునా సార్ అంటే ఇంకా ఏమేం ఉన్నాయి సార్ మీ కాలేజ్లో గ్రూప్సు ఆ రాశాను సార్ ఎంసెట్

ఆ అంటే సిఎస్ఈ అంటే ఇంటరెస్ట్ ఉంది ఆ సిఎస్ఈ ఇంటరెస్ట్ ఉంది సార్ ఆ ఓకే సార్

ఆ థ్యాంక్యూ సార్ పర్లేదు ఆహా లేదు సార్ లేదు

టెన్తు నేను ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో చదివాను ఆ హై స్కూల్ ఆ ఉంది సార్ సిఎస్ఈ జాయిన్ సి నేర్చుకున్నాను సార్ సి లాంగ్వేజ్ ఆ ఓకే

ఆ ఓకే సార్ థ్యాంక్యూ సార్ ఆ ఓకే సార్ ఆ ఓకే సార్ చూస్తాను